హలో మేడం రమ్యగారేనండి మేడమ్ ఇలాగా మేము కిషోర్ ట్రావెల్ ఏజెన్సీ నుంచి మాట్లాడుతున్నామండి అదే మీరు ట్రావెలింగ్ ఇది అరకుకి ట్రావెల్ మీరు బుక్ చేసుకున్నారంటగా మేడం మీరు అదే మేడం మీరు ఇలా ఎక్కువ డీటెయిల్స్ అవుతుంది చెప్పి మీరు అది రిపోర్ట్ ఏదో పెట్టారంట ఎక్కువ అమౌంట్ అడుగుతున్నారని చెప్పి

ఓకే మేడం ఓకే మేడం అయితే అయితే వాళ్ళు అక్కడ స్టే గట్రా ఏమీ చేయరు కదా మేడం వాళ్ళు అక్కడ మీతో పాటు అంటే మీరు ఉండేది త్రీ మెంబర్సే మేడం మీరు ట్రావెల్ చేసేది ఓన్లీ జస్ట్ త్రీ మెంబర్సే ఇక్కడ నుంచి అరకుకి మళ్ళీ అక్కడ మీరు రిటర్న్ వచ్చేస్తుండగా వాళ్ళు మీరు మీరు యాడ్ అవుతారు మేడం వాళ్ళు ఓకే మేడం అయితే అయితే మీ డీటెయిల్స్ ఒకసారి పంపండి మేడం ఒకసారి అంటే మీరెంతమంది వెళ్తున్నారో పేర్లు గట్రా మాకు పంపండి అలగే మీ ఏజెస్ కూడా పంపండి మేడం అక్కడ అక్కడ మీకు ఎన్ని డేస్ స్టే ఉంటారు మేడం మీరు అక్కడ

ఓకే మేడం మీరు అంటే అరకుకు ముందే బొర్రా కేవ్స్ ఇవన్నీ ఉంటాయి మేడం ఫస్ట్ అక్కడికి తీసుకెళ్తాను మిమ్మల్ని అక్కడినుంచి మొత్తం ట్రెవెల్ అనేది స్టార్ట్ అవుతుంది మేడం అండ్ అలాగే చాక్లెట్ ఫ్యాక్టరీ అన్నీ ఉంటాయి అంటే వెళ్ళే దారిలోనే ఉంటాయి అన్నీ సో మీకు అన్ని తిప్పుతాము అక్కడ మీకు టోటల్గా ఎ ఎన్ని డేస్ ఉంటారు మేడం ఇక్కడ మీరు ఓకే మేడం సరే మేడం మీరు నా డీటెయిల్స్ పెట్టండి మేడం నేను అడిగి చేప్తాను మేడం మీకు మీకు కన్ఫామ్ చేసుకుని మీరు నాకు మెసెజ్ చేయండి ఓకే మేడం థ్యాంక్ యూ మేడం